జనవరి ఫస్టు టు థౌజండ్ ఫిబ్రవరి సెకండు టు థౌజండ్ నైన్టీన్ థార్డ్ ఏప్రిల్ టు థౌజండ్ ఎయ్టీన్ ఫోర్త్ జులై టు థౌజండ్ సెవెన్టీన్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ టు థౌజండ్ ఎయ్టీన్